నాకున్న వ్యక్తిగత లక్ష్యాల్లో ఒకటి ఏంటంటే నేను పనిచేస్తున్న మిల్లులో ఆ మిల్లులో అందరికీ హెడ్ అవ్వాలని అనుకుంటున్నాను సో నాకున్న వ్యక్తిగత లక్ష్యమల్లా అది ఒకటి ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి ప్రకారం చూసుకుంటే నాకు మిల్లులో ఇచ్చే డబ్బులు ఎందుకూ పనిచేయవు సో నా లక్ష్యం ఏంటంటే ఆ మిల్లులో ఉన్న వాళ్ళందరికన్నా అధికారం మిల్లు ఉన్న అధికారిగా అవ్వాలని లక్ష్యం దానిని నా ప్రేరేపించేది ఏంటంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు లేకపోతే నేను సరిగ్గా నా పిల్లల్ని పోషించుకోలేకపోవడం ఇలాంటివన్నీ నా ఇలాంటి పరిస్థితులన్నీ నన్ను ఎంతో ప్రబ ప్రభావితం చేయించి ప్రేరేపిస్తున్నాయి సో నాకున్న వ్యక్తిగత లక్ష్యం అయితే ప్రస్తుతానికి అది కానీ ఇంకో లక్ష్యం కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే వ్యవసాయంలో అందరి కంటే మంచి పంటను పండించాలని చెప్పి ఆల్రెడీ మా తా మా నాన్నగారు వ్యవసాయదారులే సో ఆయన వ్యవసాయాన్ని నేను కౌలికి ఇచ్చి పండించుకుంటున్నాను ప్రస్తుతానికి కానీ నా నా వరకు వచ్చే లోపలికి ఏంటంటే ఆ కౌలికి ఇచ్చే వాళ్ళకి కూడా మంచిగా మంచి న్యాయం చేయాలని మంచిగా జీతం ఇవ్వాలని అది కూడా ఒక కోరిక అనేది నాలో ఉంది సో ఇవన్నీ నాకున్న కోరికలు లక్ష్యాలు ఇవన్నీ వీటి కోసం నేను ప్రయత్నిస్తున్నాను ఇంకా నాకున్న స్థితిలోంచి మంచిగా అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను